నేను ఇంత వరకు ఏ పెద్ద విగ్రహాన్ని సృష్టించలేదు కానీ నేను ఖైరతాబాద్ వినాయకుడ్ని డైరెక్ట్ గా చూసినప్పుడు ఇంకా ఎంతో పెద్ద విగ్రహంగా నాకు కనిపించింది అంత పెద్ద విగ్రహాన్ని వారు నెలరోజుల ముందునుంచి చేయడాన్ని ఎంతో పెద్ద సవాలుగా తీసుకొని చేస్తారు ఆ తరువాత పదకొండు రోజులు లేదా ఇరవై ఒక రోజులు వాటిని పెట్టి ఆ విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు గణేష్ మహారాజ్పై యందు వారికున్న మక్కువవలె వారు అంత ప్రేమగా ఇష్టానికి చేస్తూ అంత పెద్ద విగ్రహాన్ని సృష్టిస్తూ ఉంటారని నాకు అప్పటికే అర్ధమైంది దాని వల్ల వాళ్ళు ఎన్నో సవాలను ఎదుర్కుంటూ ఉంటారు కొంత మంది వారి ఇండ్లకి కూడా పోకుండా కళాకృతిని సృష్టిస్తూ అక్కడే నివసిస్తూ ఉంటారు ఒక రెండు నెల్ల పాటు వారు వారింటికి వెళ్లకుండా ఆ కళాకృతిని సృష్టిస్తూ ఉంటారు అని అవన్నీ వారికి పెద్ద సవాళ్లు అని నేను అర్ధంచేసుకున్నాను